నమస్కారం అండి నేను బంగారం పెట్టి డబ్బులు లోన్ రూపంలో తీసుకోవాలి అనుకుంటున్నాను ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అవునా అండి నేను మా కుమారుడు చదువు నిమిత్తం డబ్బు కావలసి వచ్చింది కావున నేను నా బంగారమును పెట్టి లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను అవునా అండి నేను తెచ్చిన బంగారానికి ఎంత వస్తుందో చెప్తారా నాకు రెండు లక్షల వరకు డబ్బులు కావాలి ఎందుకు అండి సరే అండి బంగారం లోన్ పెట్టడానికి ఏమి చెయ్యాలో చెప్పండి బ్యాంక్ మేనేజర్ గారితో కూడా కొంచెం మాట్లాడాలి అండి ఇప్పుడు కుదరదు అంటారా కుదురుతుందా బ్యాంక్ మేనేజర్ గారితో కూడా కొంచెం మాట్లాడాలి అండి ఇప్పుడు కుదురుతుందా సరే అండి రేపు వస్తాను అండి